గుడ్ ఈవినింగ్ మేడం అవునండి చెప్పండి మీరు ఒకసారి ఫేషియల్ చేయించుకోవచ్చు కదండి అంటే మీకు అవన్నీ పడతాయా లేవంటే ఏమైనా సెన్సిటివిటీ రియాక్షన్స్ అవుతాయా మీకు ఎప్పుడైనా చేయించుకున్నారా ఇప్పుడివరకి అవునా మీరు మీ స్కిన్ కేర్ ఏమేమి వాడతారండి మార్నింగ్ సన్ స్క్రీన్ యూజ్ చెయ్యరా సన్ స్క్రీన్ ఒకసారి యాడ్ చేసి చూడండి అంటే మీ స్కిన్ టైప్ ఏదండి ఆయిలీ ఉంటుందా డ్రై ఉంటుందా ఆయిలీ అయితే మీరు మాయిశ్చ అంటే ఎక్కువ ఆయిలీగా లేని సన్ స్క్రీన్ చూసుకోండి అదైతే మీ స్కిన్ యాక్వలాజిక ల్యాక్మీ గుడ్వైట్ ల్యాక్మీకి ఉంటుందండి మిగతా రెండింటికి ఏం ఉండదు దీంతోపాటు అంటే ఎలర్జీ అంటే ఏమవుతుందండి యాక్నీ నా అవునా అయితే మీరు ఒకసారి ఇవన్నీ చేస్తూ ఫేషియల్ చేయించుకోండి ఒకసారి చూద్దాము అంటే ముందు కొంచెం చేసి చూద్దాం మీ స్కిన్కి ఒకవేళ సెట్ అయ్యింది అంటే కంప్లీట్గా చేద్దాం అదే అండి మీరు స్కిన్ని ప్రాపర్గా హైడ్రేట్ చేసుకోవాలి ఫస్ట్ కరెక్ట్ మాయిశ్చరైసరూ సన్ స్క్రీనూ యూజ్ చెయ్యండి ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత ఒకసారి సెలూన్కి రండి మనం క్లియర్గా మాట్లాడదాం ఎక్కువ డస్ట్కి వెళ్ళకండి నైట్ టైం ఖచ్చితంగా పేస్ వాష్ చేసుకునే పడుకోండి ఆయిల్ ఫుడ్ షుగర్స్ కట్ డౌన్ చెయ్యండి ఓకే అండి థ్యాంక్ యూ